ఒక కోటి మంది జిల్లా కేంద్రం ఉంటారు దీని జిల్లా కేంద్రం ఏంటంటే భీమవరంగా పరిగణించబడుతుంది పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ అది ఆధారిత జిల్లా ఇది ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది జిల్లాలో వరి మొక్కజొన్న పత్తి కూరగాయలు పండ్లు వంటి పంటలు పండిస్తారు జిల్లాలో కొన్ని పరిశ్రమలు కూడా ఉన్నాయి ఇక్కడ జిల్లాలో కొన్ని పరిశ్రమలు అంటే ఏమిటంటే అవి సిమెంటు సున్నం పేపర్ చక్కెర టెక్స్టైల్ వంటివి పశ్చిమగోదావరి జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి ఏ జిల్లాలో సమస్యలు లేకుండా ఉంటాయి ప్రతి జిల్లాలోని ఉంటాయి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే అనేక రకాల సమస్యలు ఉన్నాయి అవి ఎక్కువగా మనం ముందుగా చెప్పుకోవాలంటే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందండి పేదరికం ఉంది అధిక కాలుష్యం వంటి సమస్యలు చాలా ఉన్నాయి ఈరోజుల్లో కాలుష్యం పెరిగిపోవడానికి కారణాలు ఏంటంటే ప్లాస్టిక్ని ఎక్కువగా వాడడం వల్ల అది భూమిలో ఎక్కువ సంవత్సరాలు కాం మిళితం కాలేక పోతుంది కాబట్టి ఎక్కువగా మనకి క కలుషితం అయిపోతుంది జిల్లాలో రైతులు కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు జిల్లాలోని రైతులు తక్కువ ధరకే పంటలను అమ్ముతున్నారు వాళ్లు ఎక్కువ కష్టపడినా కూడా వాళ్ల శ్రమకు తగ్గ జీతం అనేది రావటం లేదు జిల్లాలో రైతులు పంటలు నష్టపోయి నష్టాలను కూడా ఎదుర్కొన్నారు చూడండి అకాల వర్షాలు వచ్చేసి ఆ పంటలు నష్టపోవడం వల్ల వీళ్ళ రైతులు ఏమి చేస్తున్నారంటే సరైన ఆహారం దొరకక వాళ్లకి పెట్టిన పెట్టబడులకి డబ్బులు రాక ప్రాణహత్య ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు పశ్చిమగోదావరి జిల్లాలో అనేక అవకాశాలు కూడా ఉన్నాయి జిల్లాలో ముఖ్యంగా మన వ్యవసాయ పరిశ్రమలు పర్యాటకం వంటి అనేకమైన అవకాశాలు ఉన్నాయి జిల్లాలో వ్యవసాయమును మెరుగుపరచడానికి అనేకమైన చర్యలు తీసుకోవచ్చు తీసుకుంటున్నాము జిల్లాలో వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకోవడానికి కూడా ముందు ముందుకు వెళ్తున్నారు ఈ జిల్లా పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి అనేక చర్యలను తీసుకోవడం జరుగుతుంది జిల్లాలోని పర్యాటకము అంటే ఫర్ ఎగ్జాంపులు ఇక్కడ గుడిసె అనే ఒక గ్రామం ఉంది ఇలాంటి కొన్ని కొన్ని జి ఉన్నాయి ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయండి చూడవలసినవి పశ్చిమగోదావరి జిల్లాలో అలాంటివి అభివృద్ధి చేసి వాటిని డెవలప్ చేస్తే కనుక ముందుకి కొంచెం ఆర్థికంగా కూడా మన జిల్లా అనేది డబ్బు విషయంలో ముందుకు వెళుతుందని నేను అనుకుంటున్నాను పశ్చిమగోదావరి జిల్లాలో మౌలిక సదుపాయాల పరంగా మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకోవచ్చు అదేవిధంగా రహదారులు మెయిన్ ఇప్పుడు చూస్తే రోడ్లు అసలు ఏమీ బాగా లేదండి అనేక రకాలుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఆ రహదారులు కూడా మెరుగుపరచుకోవచ్చు విద్యుత్ సరఫరా మెరుగుపరుచుకోవచ్చు అలాగే నీటి సరఫరాని మెరుగుపరచుకోవచ్చు ఆరోగ్య సౌకర్యాలను కూడా మనము మెరుగు మెరుగు మెరుగు పరచుకోవచ్చు

పశ్చిమగోదావరి జిల్లాని మెరుగుపరచడానికి ప్రజలు అందరూ కృషి చేయాలండి రాజకీయ నాయకులు వచ్చి చేయాలంటే అవ్వదు మన పక్కింటి వాళ్లు వచ్చి చేయాలని కాదు ప్రతి పౌరుడు కూడ చేయి చేయి పట్టుకొని మనము అందరము కలిసి కృషి చేస్తేనే మన జిల్లా అనేది బాగుంటుంది ప్రజలు పర్యావరణాన్ని కాపాడాలి దేనికి ఆ పర్యావరణాన్ని ఎక్కువగా కాపాడాలి ప్లాస్టిక్ని నిరోధించాలి ప్రజలు స్వచ్ఛతను పాటించాలి విద్యాభ్యాస అక్షరాభ్యాసాన్ని ఎక్కువగా పెంచాలి నిరుద్యోగాలని మన జిల్లా నుంచి తప్పించాలి అందరికీ ఉద్యోగం వచ్చేలా అక్షరాలు అనేటివి నేర్పించాలి ఈ జిల్లాను మెరుగుపరచడానికి ప్రభుత్వము ప్రజలు కలిసి కృషి చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుంది అంతే తప్ప ఏ ఒక్కరి వల్ల కూడా జిల్లా అభివృద్ధి చెందండి అందరూ కలిసి గుడ్ గా కలిసికట్టుగా సమిష్టిగా పని చేస్తేనే జిల్లా అభివృద్ధి అనేది జరుగుతుంది